హలో నమస్తే మ్యాడం లిటిల్ ఫ్లవర్ హై స్కూలా మ్యాడం మాట్లేది ప్రిన్సిపల్ మ్యాడం మా పిల్లల్ని అడ్మిషన్ చేయించ ఇద్దరు పిల్లల్ని అడ్మిషన్ చేయించుకోవాలి మ్యాడం ఈ చిత్తూరు దగ్గరనే అండీ మా ఊరు ఎల్కేజీ ఒక స్టూడెంట్ని సెకండ్ స్టాండర్డ్ ఒక స్టూడెంట్ని అడ్మిషన్ చేయించుకోవాలండీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సరే అండీ పిల్లల్ని బాగా చూసుకుంటారా అండీ ఓకే అండీ ఇంకా ఫీజెస్ ఎంతండీ ఎల్కేజీ ఎల్కేజీ ఒక స్టూడెంట్ సెకండ్ స్టాండర్డ్ ఒక స్టూడెంట్ అండీ ఓకే అండీ ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంటుంది కదా మ్యాడం చిల్డ్రన్ కేరింగ్ అది చిల్డ్రన్ కేరింగా అండీ తెలుసుకునే వచ్చినాం అండీ చిల్డ్రన్ చిల్డ్రన్ కేరింగ్ మ్యాడం చిన్న పిల్లల సరే అండీ పిల్లల్ని కొట్టడం అలాంటివేం చెయ్యరు కదా మ్యాడం సరే మ్యాడం సరే సరే మ్యాడం అడ్మిషన్స్కి ఎప్పుడు రావాలి మ్యాడం స్టూడెంట్స్ని ఒక్కసారి తోడుకొని వస్తాం సరే మ్యాడం ఫస్ట్ చూసేసి ఎలా ఉంటుందని తర్వాత జాయిన్ చేపిస్తాము మ్యాడం ఖచ్చితంగా జాయిన్ చేపిస్తాము మ్యాడం బాగుంటే ఇంకా మా చుట్టుపక్కల పిల్లల్ని కూడా జాయిన్ చేపిస్తాము మ్యాడం సరే మ్యాడం ఇంకేంటి మ్యాడం చెప్పండి మ్యాడం కచ్చితంగా జాయిన్ చూపిస్తాం మ్యాడం థ్యాంక్ యు మ్యాడం